మన పూర్వకాలం నుంచి బస్సు అనేది ఒక గొప్ప సాధనంగా ప్రయాణించడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది ఈ బస్సులో చాలా రకాల సీట్లు ఉన్న బస్సులు ఉంటాయి ఇందులో ఇరవై నుంచి ముప్పై వరకు సీట్లు ఉంటాయి బస్సులో అద్దాల కిటికీలు ఉంటాయి అలాగే దీనికి అత్యవసర పరిస్థితి ఉన్న ఒక కిటికీ ఉంటుంది ఇందులో స్త్రీలకు వేరేగా సీట్లను కేటాయిస్తారు అలాగే డ్రైవర్ సీటు కండక్టర్ సీటు వేరుగా ఉంటాయి బస్సులో మనం పెట్టుకోవడానికి తెచ్చుకున్న సామానులు లగేజ్ వంటివి పెట్టుకోవడానికి కొన్ని బస్సులకు పైన ఉంటుంది అలాగే కొన్ని బస్సులకు వెనకాల ఉంటుంది ఇలా చాలా రకాల బస్సులు ఉంటాయి ఇన్ని రకాల బస్సులు అన్ని ప్రయాణించడానికి చాలా బాగా పనికి వస్తాయి